చెప్పండి అంటే లేదు కానీ ఆ చెప్పండి దాన్ని బట్టి ఆలోచించుదాం

ఓకే

అంటే ఏ ఇయర్ వరకు కట్టుకోవచ్చు ఓకే మండే చెప్పండి

ఓకే అండి అయితే ఒకసారి ఇంట్లో వాళ్ళని ఒకసారి కొనుక్కుని మీకు మరలా కాల్ చేస్తానులే అండి

నేను కనుక్కుని మీకు చెప్తానులే అండి ఓకే థ్యాంక్ యూ